హలో సార్ నమస్తే సార్ సార్ ఇది ఈ న్యూట్రిషన్ మనకి నాకేమంటే డైజెస్టివ్ సిస్టం గురించి కొంచెం ప్రాబ్లం ఉంది సార్ ఈ న్యూట్రిషన్ వాడడం వల్ల తగ్గిపోతుందా అంటే ఎలా వాడాలి ఎలా వాడాలి సార్ దీన్ని అవును సార్ ఈ న్యూట్రిషన్ అంటే ఈ న్యూట్రిషన్ ఎలా సార్ పౌడర్లా వస్తుందా లేకపోతే అంటే తాగడం వల్ల ఎన్ని రోజలు అవుతుంది సార్ కవర్ రికవరి అవడానికి నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్ సార్ ఇంకా ఇ ఇంకా మా ఇంట్లో కూడా ఒక పెద్ద మనిషికి ఆమెకి డయాబెటిస్ ఉన్నాది సార్ అ వి కూడా తగ్గే అ ఛాన్సెస్ ఉంటాయా సార్ షుగర్ థైరాయిడ్ ఉంది మ్మ్ ఆ సార్ ఇప్పుడు ఈ నెలకు ఎంత డబ్ ఎంత ఖర్చు అవుతాయి సార్ ఇప్పుడు అంటే నెలవారిగా ఉంటాయా లేక వారం సార్ నాకైతే తక్కువ నాకైతే పూర్తి అంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా సార్ అంటే డైజెస్టీవ్ సిస్టం గురించి చాలా ఇబ్బంది పడుతున్నా సార్ ఆ సార్ సో టుమారో కానీ ఇలా రోజట్టులో టైం దోరుకుతుందా సార్ ఓకే సార్ నేను మళ్ళీ వచ్చి మీ దగ్గర కన్సల్ట్ అవుతాను సార్ థ్యాంక్ యూ సార్